సార్ నాకు ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళు నిండినయి ఒకటి ఏందంటే నాకు ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే పని ఉన్నది నాకు ఇప్పుడు అప్లై చేసుకోవడానికి నా దగ్గర డబ్బులు అంటే అప్లై చేసుకోవడానికి ఎంత అవుతాయి సార్ మా అంటే ఇరవై రూపాయలు అవుతాయి కానీ నాకు చెప్పేవాళ్ళు లేరు సార్ అది ఎట్లా తెలుసుకోవాలి ఏంది అన్నది తెలుస్తలేదు నాకు మీరు కొంచెం ఎంతైనా హెల్ప్ చేస్తే నాకు ఎంతైనా హెల్ప్ అవుతుంది సార్ ఇప్పుడు ఈ భూపాలపల్లి దరిదాపుల్లో మా అంటే చెలుపూరో కొత్తపెళ్ళో ఏవో ఉంటాయి కానీ నాకు ఏం ఐడియా లేదు సార్ ఇప్పుడు నాకు ఆధార్ ఎందుకు అంటున్నా అంటే నా ఇంటర్మీడియట్ అయిపోయింది ఇంటర్మీడియట్ అయిపోయి ఇప్పుడు నేను బీటెక్లో జాయిన్ అవుదాము అంటే ఫస్ట్ వాళ్ళు అడిగేదే నా టీసీ నా ఈ సర్టిఫికెట్స్తోనే నా ఆధార్ అడుగుతాను నేను ఏమో ఇప్పుడు ఆధార్ కార్డు ఇట్లా అప్లై చేసుకోకపోతేనా నాకు కుదరదు నాకు ఆ ఈ దరిదాపుల్లో ఆధార్ కార్డు నాకు అంతా ఏంటంటే నాకు అంతా సర్కిల్ లేదు సార్ సో మీరు ఏమైనా హెల్ప్ చేస్తే నాకు మీ ద్వారా ఆధార్ కార్డు వస్తే నాకు ఎంతైనా హెల్ప్ అవుతుంది సార్ మీరు దయచేసి మీ దరిదాపుల ఉన్న మీ సర్కిల్ ఏ సార్నో ఎవరినో ఒక్కరిని అడిగి నాకు కొంచెం హెల్ప్ చేస్తే నాకు ఒక ఫైవ్ ఆధార్ కార్డు ఎంత సార్ ఈ రోజు అప్లై చేస్తే మా అంటే టు డేస్ల ప్రాసెసింగ్లో ఉన్నదని వస్తుంది ఇంకొక త్రీ డేస్ల ప్రా సక్సెస్ అయిందని వస్తుంది అందుకే సార్ నాకు ఇప్పుడు ఏం చేయాలో ఏం కూడా అర్థమవడం లేదు మీరు ఎంతో కొంత హెల్ప్ చేస్తారని అనుకుంటున్నా అందుకే ఇంతటి ఎర్రటి ఎండల కూడా నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది సార్ ఎంతో కొంత నా ప్రాబ్లంని అర్థం చేసుకుని సాల్వ్ చేయడానికి చూడండి సార్ ఎంతో మంది ఇళ్ళకు పోయిన కానీ ఇక లాస్ట్కు నేను చదువుకున్న స్కూలే నాకు దిక్కు అవుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు సార్ ఇక దీనికి అదృష్టంగా ఫీల్ అవుతున్నా మీరు మాత్రం నాకు హెల్ప్ చేస్తారనే నమ్ముతున్న సార్ నిజంగా మొన్న క్రాంతి సార్ని కలిసిన క్రాంతి సార్ని కలిస్తే చేద్దామని అన్నాడు ఆయన చేద్దామని ఆయన పట్టించుకోకుండా పోయాడు ఆయనను నమ్మిన సంజీవ్ సార్ కలిసాడు ఆయన పట్టించుకోకుండా పోయాడు సార్ బానయ్య సార్ ఎట్లీస్ట్ మీరన్న నాకు కొంచం హెల్ప్ చేస్తే నిజంగా ఇంతన్నా మంచిగా ఉంటుంది సార్

అవును అవును అవును సార్ నేను ఆరోజు కలిసినప్పుడే చెబుదామనుకున్నా కానీ ఆ రోజు నాకు వీలు కాలేదు సార్ ఏమనుకోకండి మీరు ఎట్లైనా కొంచెం హెల్ప్ చేసి నాకు చేస్తే ఎంతన్నా బాగుంటుంది సార్

ఈ ఒక్క హెల్ప్ చేయండి సార్ నాకు ఏం అవసరం లేదు సార్ నా హయ్యర్ స్టడీస్ కోసం నేను మామూలు తిప్పలు అవడం సార్ నాకు

సార్ మీరు నేను ఈవినింగ్ ఫోన్ చేసినా కానీ నేను పోయి కలుస్తా సార్ వాళ్ళకు సర్ రవికిరణ్ రవికిరణ్ రవికిరణ్ మీ సేవలో ఓకే సార్ నేను ఇప్పుడు ఈవినింగ్ వెళ్ళి మీ పేరు చెప్పమంటరా సార్ సరే సార్ నేను మీ పేరు చెప్తా సార్ సార్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవరూ అర్థం చేసుకోరనుకున్నా కానీ మీరు అర్థం చేసుకున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్